హలో మాట్లాడేది నేను ఆర్డర్ చేసిన టాక్సీ డ్రైవర్ గారేనా నేను మీకు ఆర్డర్ చేసిన కస్టమర్ని నేను ఎక్కడైతే ఆర్డర్ చేశానో ఆ ప్లేస్లోనె ఉన్నాను కానీ మీరు నాకు ఇంకా రీచ్ అవ్వలేదు నేను ఉన్న ప్రదేశానికి మీరు ఇంకా రావడానికి ఎంత టైం పట్టింది పడుతుందో నాకు తెలియడం లేదు కానీ నా టైం అయితే ఇక్కడ చాలా వేస్ట్ అవుతుంది మీరు త్వరగా రావాలని నేను చెప్తున్నాను నేను మీకు ఇంకా ఈజీగా నేను ఎక్కడున్నానో మీకు తెలియడానికి ఒక ల్యాండ్మార్క్ కూడా చెప్పదలుచుకున్నాను నేను ఉన్న ఈ ప్రదేశంలో పక్కనే ఎస్ఆర్కే ఫ్యాషన్ మాల్ అని చెప్పి ఒకటి పెద్ద ఫ్యాషన్ మాల్ అయితే ఉంది అది మీకు కనిపిస్తుంది మెయిన్ రోడ్ పైనే ఉంది మీకు అది ఆచూకీగా ల్యాండ్మార్క్ కింద ఉపయోగపడుతుంది సో మీరు దాన్ని చూసి నేను దాని పక్కనే ఉన్నాను ఆ ఫ్యాషన్ మాల్ పక్కనే బయట ఉన్నాను సో మీరు వచ్చి నన్ను రీచ్ చెయ్యాల్సిందిగా కోరుతున్నాను మీరు త్వరగా వచ్చి నా డ్రైవింగ్ని మీ డ్రైవింగ్ని ఆర్డర్ని ప్లేస్ చేసి నన్ను త్వరగా నేను అనుకున్న ప్రదేశానికి చేర్చుతారని కోరుకుంటున్నాను లేనియెడల నేను ఈ ఆర్డర్ని క్యాన్సల్ చేయదలచుకున్నాను